నేను ఏంటంటే కరెక్ట్గా నేను ఏ టైంకి అయితే నేను ఆర్డర్ పెట్టానో నైన్ ఓ క్లాక్కి రావాలని చెప్పి నేను ఆర్డర్ పెడితే కరెక్ట్గా ఆ టైంకి తీసుకొచ్చి ఇవ్వడం నాకు చాలా సంతోషంగా అనిపించింది అలాగే మా ఫ్రెండ్స్కి కూడా లేట్ అవకుండా వాళ్ళు కూడా ఫీల్ అవకుండా బాగా త్వరగా తీసుకొచ్చి ఇచ్చారు అలాగే ప్యాకింగ్ కూడా చాలా బాగా చేసారు కరెక్ట్ టైంకి తీసుకొచ్చి ఇచ్చారు అలాగే ఇంకా ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంది వాళ్ళు తీసుకునే విధానం కానీ ప్రతి ఒక్కటి ఏంటంటే నేను మనీ ఇంట్లో ఉన్నాయని చెప్పి కొంచెం లేట్ అవుతుందన్నా సరే వాళ్ళు ఆగి మనీ తీసుకొని ఓపికగా వెళ్ళారు సో నే నాకు అది చాలా బాగా నచ్చింది వాళ్ళు అలా తీసుకొని వెళ్ళడం కూ ఎలా అంటే కృతజ్ఞత చూపించడం అన్నట్టు అనిపించింది నాకు అలాగే నేను అయితే వాళ్ళు

చేసిన విధానం కానీ ప్రతీ ఒక్కటి నాకు చాలా బాగా నచ్చింది ప్యాకింగ్ కూడా చాలా బాగుంది అలాగే అందరికి టేస్ట్ బాగా నచ్చింది